హలో నమస్కారమండి గోదావరీ సూపర్ మార్కెట్ నేను మీకే విధంగా సహాయపడగలను ఆ చెప్పండి హా తప్పకుండా చేస్తామండి మీకు కావాల్సిన సరుకులు వివరాలు చెప్పండి అలాగేనండి అలాగేనండి సరే అలాగేనండి అలాగేనండి సరేనండి అలాగేనండి అలాగేనండి సరేనండి ఇంకా ఏమైనా కావాలా అండి అలాగేనండి సరేనండి సరే అండి అలాగేనండి ఇంకా ఏమైనా కావాలా అండి పంచదార ఏమన్నా వేయయమంటారా సరేనండి గోధుమ పిండి అవేమైనా రాయమంటారా అలాగేనండి మీ ఇంట్లో పిల్లలు ఉన్నట్టున్నారు ఐస్క్రీమ్లు ఏమన్నా రాయమంటారా ఆ సరేనండి అయితే మీ అడ్రస్ కొంచెం చెప్తారా పంపిస్తాము ఆ అలాగేనండి మీకు ఒక గంటలోపు ఇవన్నీ పంపిస్తామండీ అలాగేనండి పంపిస్తాము మీకు ఇంకా అక్కడికి సరుకులు పంపించినపుడే బిల్ కూడా పంపిస్తాము అప్పుడే మీరు ఫోన్పే చేద్దురు కానీ అలాగేనండి ధన్యవాదాలండి మా దగ్గర షాపింగ్ చేసినందుకు